హలో మున్సిపాలిటీ కమిషనర్ వారా ఈ మధ్య మా కమ్యూనిటీలో ఇటీవల ఒక పండగ జరిగినది ఆ పండగ జరిగిపోయిన తర్వాత మా వీధుల్లో చెత్త వ్యర్థాలు అంతా కుప్పలు కుప్పలుగా అయిపోయి ఉన్నాయి అవి మీరు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చెయ్యాలి చెయ్యకుండా ఉంటే వాటి మీద పందులు ఈ కోళ్ళు అన్నీ చిమ్మేసి చెల్లాచెదరు పడిపోతున్నాయి వాటి మీద భయంకరమైన ఈగులు ఉన్నాయి ఆ ఈగలు వచ్చి మా ఇండ్ల పైన మా శరీరాల పైన మేము తింటున్న ఆహారాల పైన వచ్చి పడుతూ ఉన్నాయి దానివల్ల మాకు ఎంతో ఇబ్బందికరంగా పిల్లలకి పెద్దలకి అందరికీ అనారోగ్య పరిస్థితి అవుతూ ఉంది మీరు వచ్చి ఆ చెత్తను క్లీన్ చేయాలని మిమ్మల్ని మేము కోరుచున్నాము